నేను ముందు ఒక ఒక దాంట్లో చెప్పినట్లే నేనైతే తబలా అయితే వాయిస్తాను అండి నాకు చిన్నప్పటి నుండి సంగీతం పట్ల ఒక అభిరుచి అనేది ఉంది అండి అది ఎటువంటి అభిరుచి అంటే చిన్నప్పటి నుండి నాకు తబలా అంటే ఎంతో ఇష్టం అండి అది ఆ వాయిద్యాన్ని చూసినప్పుడల్లా నాకు ఏదో ఆ ఆ వాయిద్యము నన్ను ఆకర్షించుకునేది అండి ఎక్కువ విధముగా అటు విధంగానే నా నా ఇష్టం మేరకు నేను నా తల్లిదండ్రుల్ని అడుగడం వాళ్ళు చిన్న తబలా కొనడం దాని మీదే సా సాధకం చేయాలనుకుంటున్నాను అండి చేసాను చాలా సంవత్సరాలు ఆ తబలా మీదే నేను సాధకం చేసాను నా గురువు గారు నా గురువు గారు వీరేశలింగం గారు ఆయన సాధ్వర్యంలోనైతే ఆయన శిష్యుని కింద ఎన్నో కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర ప్రతీదీ నేర్చుకోవాల్సి నేర్చుకున్నాను అండి ఆయన ప్రతి విషయం కూడా ఏంటి అంటే ఆయన ఎంతో నేర్పుగలవారు అండి ఆయన ఆ కళలో ఆయన నైపుణ్యత గలవారు చాలా చమత్కారంగా వాయించగలిగే వారు అండి వాళ్ళు ఈయన ఈయన వీటి విధముగా ఏంటి అంటే ఆయన దగ్గర నేను ఇది నేర్చుకోవడం జరిగింది అండి నా నైపుణ్యం గురించి చెప్పాలి అంటే నేను పర్వాలేదు నేను బాగా ప్లే చేస్తాను ఆయన ఎందుకంటే ఎంతకైనా గురువు తగ్గ శిష్యుడు అనిపించుకుంటాను అటువంటి వాడిని అండి నేను అలాగే ఈ ఈ తబలాని నేను ఇంకా నా జీవిత కాలనీ బ్రతికినంత కాలం ఆ తబలా అనేది నాకు చాలా ఇష్టమైన విధానిగా నేను దాన్ని ఉంచుకోవాలని అనుకుంటున్నాను అండి